ఆ హలో మేడం మేము ఇలా వేరే ప్లేస్ నుండి ఇక్కడికి వచ్చాం మేడం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్లేసెస్ ఇలా చూడాలి అనుకుంటున్నాము మీరు గైడ్ కదా మాకు కొంచెం ఇక్కడ ఉన్న టెంపుల్స్ గురించి అయినా ఇంకా దీక్ష గురించి ఎక్స్ప్లేయిన్ చేస్తారా అని తెలుసుకోవడానికి వచ్చాము మేడం మాకు ఇక్కడ ఏదైనా బీచ్కి వెళ్ళాలి అనుకుంటున్నాము నేను ఫ్రెండ్స్తో వచ్చాను కదా కొంచెం సేపు బీచ్కి వెళ్ళి

మంచిగా ఎంజాయ్ చేద్దాము అనుకుంటున్నాము ఓకే మేడం మేము ఇక్కడ మంచిగా ప్లేసెస్ చూసి మళ్ళీ ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు మేము వెళ్ళిన తరువాత వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా వస్తారు కదా మిమ్మల్నే గైడ్గా తీసుకుని వాళ్ళు వద్దాము అనుకుంటున్నారు